నేను ఒక ఎన్జివోలో పని చేస్తున్నాను ఆ ఎన్జివోలో ఒక ప్రాజెక్ట్ నాకివ్వడం జరిగింది ఆ ప్రాజెక్ట్ లో ఎవరి దగ్గరకి వెళ్ళి పిల్లల్ని కానీ పెద్దల్ని కానీ అడిగినప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు నేను చేయను నేను చేయలేను నేను రాలేను అనే వాళ్ళు వాళ్ళని కూర్చొని ఒక గంట రెండుగంటలు తరబడి వాళ్ళకి మోటివేషన్ ఇచ్చి వాళ్ళకి అన్నీ విషయాలు కూడా పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా వాళ్ళకి వివరించిన తర్వాత లాస్ట్ మూమెంట్ లో చాలా లాస్ట్ మూమెంట్ వరుకు వాళ్ళు ఒప్పుకోకుండా చివరిగా అర్థం చేసుకుని మేం చేస్తాము అని చెప్పడం కూడా జరిగింది వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ సహాయంతో చాలా క్విక్ గా ఇంకా టూ డేస్ ఏ మనకి టైం ఉంటుంది అంతలోపు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఎక్కువగా కష్టపడే అంటే నైట్ అంటే కష్టపడి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటే కుటుంబాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి సర్వే చేయడం కానీ వాళ్ళతో వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం వాళ్ళకి సేవలు అందించడం ఇలాంటివి కూడా ఒక ఇలాంటివి ఒక సవాలుతో మేము పని చేసి చిన్నపిల్లల్ని పెట్టుకుని నైట్ అంతా కష్టపడి చాలా కష్టం మీద ఆ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసి ఆఫీస్ లో కూడా మంచి పేరు తెచ్చుకోవడం అనేది కూడా జరిగింది జరిగిందని మీకు తెలియజేసుకుంటున్నాను